నేను ఒకసారి నేనే గర్వపడిన డ్రాయింగ్ వేశాను నేను ఒకసారి ఒక ముసలి ఆయన ముఖం డ్రాయింగ్ వేశాను ముఖంలో ఉండే ముడతలు ఎలా ఉంటాయో అలాగే వేసి గీసాను ఆయన ముఖ హావ భావాలను గీసాను అది ఆ ముసలి ఆయనకి చూపిస్తే చాలా సంతోషించాడు ఆ డ్రాయింగ్ మా తల్లిదండ్రులు చూసి చాలా గర్వపడ్డారు మా స్నేహితులు చూసి చాలా బాగుంది అన్నారు ఆ డ్రాయింగుని చాలా కస్టమర్లు చూసి నా దగ్గర ఇంకా ఎక్కువ డ్రాయింగు వేయించుకున్నారు అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది నాకు సంతోషం లభించింది అలాగే జీవనోపాధి కూడా అయ్యింది